కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలో అనేక దశలు ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి వ్యాపార ఆలోచనను రూపొందించడం మీరు ఏమి చేయాలి అనుకుంటున్నారో మీరు మొదట నిర్ణయించుకోవాలి మీరు ఏ రకమైన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు ఏ ఉత్పత్తి లేదా సేవ ఏమిటి మీ లక్ష్య వినియోగదారులు ఎవరు మొదలైనవి మార్కెట్ పరిశోధన చేయడం మీ వ్యాపార ఆలోచనకు మార్కెట్లో అవసరం ఉందో లేదో తెలుసుకోవడానికి మార్కెట్ పరిశోధన చేయండి మీ పోటీదారులు ఎవరు మీరు మీ వాటాను ఎలా పెంచుకోవాలి మొదలైనవి వ్యాపార ప్రణాళికను రూపొందించడం మీ వ్యాపార లక్ష్యాలను సాధించడానికి మీరు ఏమి చేస్తారో వివరించే వ్యాపార ప్రణాళికను రూపొందించండి మీకు ఎంత మూలధనం అవసరం మీరు ఎలా ఆదాయం పొందుతారు మొదలైనవి వ్యాపారాన్ని నమోదు చేయండి మీరు మీ వ్యాపారాన్ని నమోదు చేయాలి తద్వారా మీకు చట్టబద్ధమైన వ్యాపారంగా పనిచేయవచ్చు వ్యాపారాన్ని ప్రారంభించడం మీ వ్యాపార ప్రణాళికను అమలు చేయడం ప్రారంభించడం మరియు మీ వ్యాపారాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెద్ద మూలధనం అవసరమని నేను అనుకోవడం లేదు చిన్న మొదటిసారి వ్యాపారం చేసేవారు తక్కువ మూలధనంతో విజయవంతం అవుతున్నారు అయితే మీ వ్యాపార ఆలోచనకు ఎంత మూలధనం అవసరమో ముందుగా అంచనా వేయడం ముఖ్యం మీకు మూలధనం లేకపోతే మీరు వ్యాపార ఋణం లేదా పెట్టుబడులు కోరవచ్చు వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెద్ద మూలధనం అవసరం కాదని చెప్పడానికి నాకు కొన్ని కారణాలు ఉన్నాయి ఆన్లైన్ వ్యాపారాలు ఆన్లైన్ వ్యాపారాలను ప్రారంభించడానికి తక్కువ మూలధనం అవసరం మీకు ఒక వెబ్సైట్ మరియు కొన్ని ఉత్పత్తులు లేదా సేవలు మాత్రమే అవసరం చిన్న వ్యాపారాలు చిన్న వ్యాపారాలు తరచుగా తక్కువ మూలధనంతో ప్రారంభించబడతాయి ఈ వ్యాపారాలు తరచుగా స్థానికంగా కేంద్రీకృతమై ఉంటాయి మరియు తక్కువ మొత్తంలో ఉత్పత్తి లేదా సేవలను అందిస్తాయి కొత్త వ్యాపార ఆలోచనలు కొత్త వ్యాపార ఆలోచనలు తరచుగా తక్కువ మూలధనంతో ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటాయి ఈ ఆలోచనలు ఇప్పటికి అభివృద్ధి దశలో ఉన్నాయి